హలో మేడం చె చెప్పండి మేడం ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం చెప్పండి ఓకే మేడం ఓకే ఓకే మేడం కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను చెప్పండి ఓకే కాదు మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారా లేదంటే బీటెక్లో చేరాలనుకున్నారా బీటెక్కా ఓకే ఓకే మా కాలేజీలో ఓకే మీరు ఇంటర్లో జాయిన్ అవ్వాలంటే మీరు ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంట్నారు ఓకే ఎంపీసీలో జాయిన్ అవ్వాలనుకుంట్నారా ఓకే ఓకే మేడం మా మా ద మా కాలేజీలో మ్యాథమెటిక్సు మ్యాత్సు ఫిజిక్సు కెమిస్ట్రీ అన్నీ కూడా బాగా టీచ్ చేస్తారు మేడం మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వండి మా అడ్రస్ మీకు వాట్సాప్లో పంపిస్తాము మీకు ఒక ఫీజు సంబంధించినటువంటి ఆ లిస్ట్ కూడా సంబంధించినటువంటి బ్రోచర్ కూడా మేము పంపిస్తాము మీకు ఓకే మీకైతే మీర్ మీరు జ ఓకే ఓకే ఓకే మేడం మీకు ఫీజ్ అవన్నీ కూడా తగ్గిస్తాము మేము మీరు సంప్రదించండి అయితే అవ్తేయి ఫస్ట్ ఏంటంటే మీరు ఎ వచ్చే ముందు చిన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడ్తాము అది క్వాలిఫై అయిన్ తరువాత ఇంటర్వ్యూ పెడతాము అప్పుడు మీరు మీకు లేదు లేదు మేడం మీకు ఇంటర్మీడియట్ కాదు టెన్త్గా బేస్ మీద ఇస్తాము మీకు సింపుల్గా ఉంటుంది బేసిక్ నాలెడ్జ్ మీద ఉంటుందది మీరు ఈజీగా రాయచ్చు దాని వివరాలన్నీ కూడా మీకు వాట్సాప్లో పంపిస్తాము మేడం ఓకే రైట్ అయితే ఓకే రైట్ ఓకే ఓకే రైట్ మేడం